హలో చెప్పండి అండి మీ పేరు అండి చెప్పండి అండి అంతే కా కాస్ట్ ఉంటుంది మీరు కంపేర్ చే క్వాలిటీ మావి చాలా బాగుంటాయి అండి మా మా అంత మంచి క్వాలిటీ మీకు ఎక్కడ దొరకదు అండి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండి మరి అంత అంటే కష్టం అండి మాకు లాస్ వస్తుంది కదా మేము లాభం పొందాలి కదా చిన్న గిన్నెలకు ఇవ్వం కానీ పెద్ద గిన్నెలకి ఒక టెన్ పర్సెంట్ ఇవ్వగలుగుతాం అండి ఇప్పటికే చాలా తగ్గించాం అండి మాకు లాభం రావాలి కదా సరే అండి రేపు రండి తగ్గట్టు చూసుకుందాం

ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్